తన వ్యాపార నమూనాను కొన్ని సందర్భాలలో మార్చుకోవాల్సి వచ్చింది ప్రారంభంలో ఇది పూర్తిగా పరిశోధనాత్మక సంస్థగా ఉండేది ఉచితంగా మోడళ్లను అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులో ఉంచేది కానీ ఏ ఐ అభివృద్ధిక అధిక పెట్టుబడులు అవసరమైన కారణంగా వ్యాపార నృత్య మార్పులు చేసి ఏ పీ ఐ సేవలు చాట్ జీ పీ టీ ప్లస్ వంటి చెల్లింపు సేవలను ప్రవేశపెట్టింది ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఆర్థిక వనరుల అవసరం అధునాతన ఏ ఐ మోడళ్లను అభివృద్ధి చేయడానికి ఎక్కువ పెట్టుబడులు కావాలి రెండు స్థిరమైన అభివృద్ధి ఏ ఐ సేవలను నిరంతరం మెరుగు పరిచేందుకు స్థిరమైన ఆదాయ వనరులు అవసరం మూడవది ఉన్నతమైన వినియోగదారు అనుభవం ఉచిత మోడళ్లతో పాటు మెరుగైన ఫీచర్లు అందించేందుకు చెల్లింపు మోడళ్లను ప్రవేశ పెట్టడం ఈ మార్పులు ఫలితంగా ఓపెన్ ఏ ఐ మరింత విస్తృతంగా ఏ ఐ సేవలను అందించగలిగింది పరిశోధన కోసం మరింత పెట్టుబడులు పెట్టగలిగింది మరియు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించగలిగింది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార నమూనాను మార్చుకోవడం అనేది ఏ వ్యాపారమైన తీసుకోవాల్సిన కీలకమైన నిర్ణయాలలో ఒకటి